మంచి వైద్య సంరక్షణ పొందేందుకు పేదరికం అడ్డంకిగా అనుకుంటున్నారా పేదవారికి గ్రామీణ ప్రాంతం వారికి కూడా ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మీరిచ్చే సూచనలు ఏమిటి వైద్య సంరక్షణ పొందే అందుకు పేదరికం చాలా అడ్డంకిగా మారింది మనకు గవర్నమెంట్ ద్వారా ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి లేదంటే తక్కువ మనీతో ట్రీట్మెంట్ అన్నా ఇవ్వడానికి సహకరించాలి